హలో ఏండి క్యాబ్ కార్ ఏనా ఏంలేదండి తాటిపూడి డ్యామ్ కి రామవరం టెంపుల్ కి వెల్ల వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుద్దీ అవునండి నలుగురమండి అవునండి మమ్మల్ని ఎస్కార్ట్ లో పికప్ చేసుకోవాలండి అది చూశాక విజయనగరంలో డ్రాప్ చేయ్యాలండీ ఓకే అండి అవునండి ఎందుకండి ఫిఫ్టీన్ హండ్రెడు అవునండి థౌసండ్ అవ్వుదని చెప్పారండి వేరే వాళ్ళు అవునండి ఫుడ్డు అన్నీ కలిపి థౌసండ్ అన్నారండి మనిషికి ఓకే అండి సరే అండి మీరు చెప్పినా కానీ మాకు అన్నీ క్లియర్ గా చూపి ఆ తీసుకెళ్లాలి

ఓకే అండి ఓకే అండి ఆ సరే అండి ఆన్లైన్ అండి అవునండి మాకు నైన్ థర్టీ కి కాల్ చెయ్యండి ఓకే అండి